నమస్తే అండీ అదే మీరు ఫోటో తీస్తారు కదా ఫోటో స్టూడియో కదండీ ఇలా ఈవెంట్ చేస్తున్నారు మా ఇంటి దగ్గర ఒక ఈవెంట్ జరుగుతుందండీ ఆ ఈవెంట్లో కొంచం ఫొటోస్ తీయాలండి మా తారీఖా అండీ ఈ రోజు ట్వెల్వ్ కదండీ ఫిఫ్టీన్ అండీ అవునండీ అవును బుధవారమండీ మార్నింగే నండీ ఆఫ్టర్ అదే మార్నింగే నండీ ఈవెంట్ అండి అదే ఎంతండీ కాస్ట్ పొద్దునేనండీ కాస్ట్ ఎంతండీ ఏంటండీ పెళ్ళేనండీ అవునండీ రిసెప్షన్ కింద పెడుతున్నారండీ అవునండి

దగ్గరండీ అదే మీరు బాగా తీస్తారని ఎడిటింగ్ గట్రా అన్నీ బాగుంటాయని మోడల్ గట్రా

అవునండీ తెలుసండీ బాగా

ఇంక తగ్గరా అండీ కాస్ట్

ఎన్ని ఫోటోస్కి అండీ ఎన్ని ఫొటోస్ అండీ మినిమమ్ ఇన్ని ఫోటోస్కని ఉంటుంది కదండీ ఆహా సైజ్ బట్టా అండీ మీ దగ్గర ఏమైనా మోడల్స్ ఉన్నాయా అండీ తీసినవి ఆల్బమ్ సైజులు గట్రా చూపిస్తారా అండీ

అవునా అండీ బాగుందండీ

ఏదండీ నూట ఇరవై ఫొటోస్దా అండీ

రేపు వచ్చి ఒకసారి మళ్ళీ కనిపించమంటారా అండీ మోడల్స్ గట్రా మీరు ఇంకా తెచ్చి చూపిస్తారు కదా అమౌంట్ కన్ఫర్మ్ అండీ ఆ రోజు సరేనండీ బాగా తియ్యాలండీ సరేనండీ